నే మా ఇంట్లో దారము సూది కంపల్సరీ ఉంటుంది మామూలు ఏవో చిన్న చిన్నవి కుట్టుకోడానికి పనికొస్తాయి అందుకే అవి ఉంచుకుంటాను ఉద్యోగ రీత్యా నేను టైలరింగ్ నేర్చుకోలేకపోయాను నేర్చుకొని దారాలు ఉలు అన్ని కొనుక్కొని ఇంటి దగ్గర పెట్టుకొని చిన్న చిన్నవి ప్రయోగాలు చేసుకుంటాను